కళలు మరియు చేతి పనులలో నిమగ్నమైన వ్యక్తులకు సామాజిక మాధ్యమం వేదికలు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో సోషల్ మీడియా అనేది ఒక పెద్ద వేదిక ఇది ఒకరి కళ నైపుణ్యాలలకు ప్రపంచాన్ని చూప చూపించడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది ఉదాహరణకు నేను ఒక కుండలు చేసే కళాకారున్ని అయితే నా పనిని ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ వంటి ప్లాట్ఫాలో పోస్ట్ చేయగలను ఇది నా కళను ఇష్టపడే వ్యక్తులను ఆకర్షించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇతర కరళాకారుల నుండి ప్రేరణ పొందడానికి వారి పద్ధతులను నేర్చుకోవడానికి కూడా సహాయపడుతుంది నేను కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానళ్లను కూడా ఫాలో అవుతాను ముఖ్యంగా నేను మట్టిలో మాణిక్యం అనే ఛానల్ను ఇష్టపడతాను ఈ ఛానల్లో వివిధ రకాల కుండలు చేసే విధానాలను కొత్త డిజైనర్ను చూపిస్తారు నేను వారి వీడియోలను చూసి కొత్త విషయాలను నేర్చుకుంటాను మరియు నా సొంత పనిలో వాటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను ఇంకా రంగుల ప్రపంచం అనే ఛానల్ కూడా నాకు చాలా ఇష్టం ఇందులో వివిధ రకాల పెయింటింగ్ మరియు డ్రాయింగ్ టెక్నికల్ టెక్నిక్లను నేర్పిస్తారు ఈ ఛానళ్ళు నాకు నా కళ నైపుణ్యాలకు మెరుగుపరుచుకోవడానికి చాలా సహాయపడతాయి ఇలా సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఛానళ్ళ కళలు మరియు చేతి పనులల్లో నిమగ్నమైన వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి మన నైపుణ్యాలను పెంపొంచుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి